వ్యవసాయంపట్ల నాకు ఆసక్తి రేకెత్తించిన మొదటి అంశం ఏంటిదంటే వరి వరి పెట్టడం అలాగే మిరపకాయ వేయడం నేను చిన్నగున్నప్పుడు మా తాతతో పాటు బాయికాడికి వెళ్ళేది అక్కడ మేము మిరపపంట వేసేది మిరపకాయలు మస్తోచ్చేది లాభం దిగుబడి కూడా మస్తుండే ఎంత కష్టమయినా మా తాత మస్తు ఇష్టంతో చేసేది పనిని అప్పటినుంచి నాకు కూడా మంచి ఇంట్రెస్ట్ అనిపించేది చేయాలని ఆసక్తుండేది ఓ వ్యవసాయం మీద ఇటు మా డాడీ వాళ్ళేమో వ్యవ్యసాయం చేసేది అంటే వరిపంట వేసేది మా తాత వాళ్ళేమో మిరపకాయ వేసేది హాలిడేస్ వచ్చినప్పుడల్లా నేను మా తాత వాళ్ళింటికి పోయి చూస్తూ ఉండేది అంటే నేనెప్పుడు చేస్తా నేనెప్పుడు చేసేది అని పెద్దగయితే చేద్దామన్నట్టుగా నేను చేసేదాన్ని మా తాత నాకు చాలా చెప్పిండు మిరపకాయి ఎంత లాస్ వచ్చినా ఎప్పుడు వ్యవసాయం విడిచిపెట్టొద్దు మిరపకాయని అంటే ఎంత లాభం ఉంటుంది అంత నష్టం ఉంటుంది ఎప్పుడు ఓ విడిచిపెట్టొద్దు వ్యవసాయాన్ని అని చేప్పేవాడు నాకు తెలిసినంత వరకు మిరపకాయంటే అది చాలా మంది ఓన్లీ దా దాని గురించి ఓన్లీ బజ్జీలు తినడం ఓన్లీ వంట చేసుకోవడం వరకే తెలుసని దానివళ్ళ ఉండే ఉపయోగాలు పంటవెనకుండే కష్టాలు అవన్నీ నేను చూసినదాన్ని కాబట్టి నాకు తెలుసు మిరపకాయలో ఎన్నో రకాలుంటాయి లడ్డు మిరపకాయ ఉంటుంది చిన్న మిరపకాయ ఉంటుంది నార్మల్గా ఎర్ర కలరుగా ఉంటుంది పచ్చి కలర్ ఉంటుంది కొన్ని మిరపయాలేమో ఎండపెట్టి మనం వాటిని చాలా కలం నిల్వచేయడానికి ఉపయోగిస్తాం కొందరేమో తక్కువ కాలం అంటే ఓన్లీ అప్పడివరకు వంట వండుకొనేంత వరకు ఉపయోగిస్తుంటారు కొందరేమో వాటిని ఎండబెట్టి వాటిని కారం కొట్టించుకొని కారాన్ని వంటలలో ఉపయోగించడానికి తీసుకుంటారనమాట కొందరేమో అలా కాకుండా అప్పడివరకు పచ్చిది తెంపి అప్పడి వరకు వంటలో వేసుకొని వండుకొని తింటుంటారు ఇప్పుడసలు మిరపకాయని చాలా కలర్లో చూస్తున్నాం రెడ్ కలర్ ఎల్లో కలర్లో గ్రీన్ కలర్లో చాలా రకాలుంటయి ఒక్కొక్క సైడు ఒక్కొక్క రకంలో ఉంటుంది మిరపకాయని అసలు నార్మల్గా చిల్లస్ అని పిలుస్తారు గ్రీన్ చిల్లీ అని పిలుస్తారు ఎర్ర రకం పండు చాలా రకాలుగా పిలుస్తుంటరనమాట మిరప మిరపకాయనే కాదు లడ్డు మిరపకాయని కూడా పిలుస్తారు ఇదేం చేస్తారంటే లడ్డు మిరపకాయని నార్మల్గా పచ్చడి పెట్టుకొనేకు ఉపయోగిస్తారు పచ్చడి పెట్టుకొని ఏం చేస్తారంటే అది చాలా రోజులు నిల్వ ఉంటుందన్నమాట అది పచ్చడి పెట్టుకొని చాలా వరకు చాలా రోజులు తింటుంటాన్నమాట ఆ మిరపకాయ చాలా రోజులు నిల్వ ఉంటుంది చెడిపోదన్నమాట అది మిరపకాయని అట్లా కూడా యూజ్ చేస్తారు మళ్ళీ మిరపకాయలో చాలా రకాలుంటయి ఎట్లా అంటే లడ్డు మిరపకాయని పచ్చ మిరపకాయని ఎర్ర మిరపకాయని ఎల్లో కలర్ మిరపకాయని చాలా రకాలుగా ఉపయోగిస్తుంటారు దీన్ని వైద్యపరంగా కూడా ఉపయోగిస్తుంటాన్నమాట అంటే ఎట్లా అంటే ఏ ఏ డిసీసెస్ ఏ ఏ రోగాలు రాకుండా కూడా ఉపయోగిస్తుంటారన్నమాట దీన్ని ఫస్ట్లో నాకు తెలిసినంత వరకు నాకు మా తాత చెప్పినంతవరకు దీన్ని ఫస్ట్లో అమెరికాలో కనుగొన్నారు అన్నట్టుగా నాకు కొంచం గుర్తుకుంది ఎక్కువ మన గుంటూరు సైడు వాళ్ళు దీన్ని ఎక్కువ బాగా పండిస్తుంటారన్నమాట వాళ్ళ సైడసలు అంటే గుంటూరు చాలా ఫే ఫేమసు ఈ మిరపకాయలు పండించడానికి పంట ఎక్కువ డిసెంబర్ నుంచి మే నెలలో వస్తుంది ఈ నెలలోన ఇది ఈ మిరపకాయలను పండిస్తుంటారన్నమాట అప్పుడే ఇవి చేతికొస్తుంది పంటనేది డిసెంబర్ నుంచి మే వరకే బాగా వస్తుందన్నమాట భారతదేశంలోనే నాకు తెలిసినంతవరకు గుంటూరే బాగా ఫేమస్ అన్నమాట మేము కూడా అప్పుడప్పుడు మిరపకాయలని మా పంటలో పండిన మిరపకాయలని తెంచుకొని మేము కూడా పచ్చడి పెట్టుకుంటాం లడ్డూ మిరపకాయలని అప్పుడపుడు మార్కెట్లో కూడా అమ్ముతానికి పోయే పోయేవాళ్ళం నేను మా డాడీ మా తాత కూడా వచ్చేవాడు మిరపకాయలు అమ్మడానికి పోవడానికి అక్కడ చాలా మంది కొనుక్కోవడానికి వచ్చేవాళ్ళు చాలా మంది అనేవాళ్ళు కూడా మస్తుంటయి మీ మిరపకాయలు ఏమీ వేయకుండా పండిచ్చేవాళ్ళు మీరే అని నా అదంతా మా తాత పండిచ్చడం వల్లనే జరిగేది మిరపకాయలని నేను చిన్నగు అంటే ఇప్పడికి మా ఫ్రెండ్స్ కూడా అంటుంటారు మిరపకాయ అంటే అంతేముండదు జస్ట్ అంటే బజ్జీలేసుకుని తినడం వరకే వాళ్ళకు తెలుసు మిరపకాయ అంటే మిరపకాయ వల్ల ఉపయోగాలు ఇంకా చైనీస్ వాళ్ళు అయితే అసలు మిరపకాయి వాళ్ళ సైడు ఎంత ఎక్కువ మిరపకాయలు తింటే వాళ్ళ సైడు అంత పౌరుషం ఉన్నట్టు అట్లా ఫీలయితుంటరు వాళ్ళు అంటే వాళ్ళు ఎక్కువ మిరపకాయలు తింటేనే వాళ్ళూ కర్రీ తినకుండానే ఎక్కువ మిరపకాయలు తింటుంటారన్నమాట అది వాళ్ళ ఏ వంటయినా ఖచ్చితంగా ల ఎర్రదయినా పచ్చదయినా ఎల్లో కలరయినా ఏ కలరయినా మిరపకాయ ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళ వంటలో మిరపకాయ లేకపోతే వాళ్ళు అస్సలు వంట చేసుకోలేరు అసలు వాళ్ళ వంట పూర్తికాదనమాట అంత ప్రాధాన్యత ఉంటుంది మిరపకాయికి మిరపకాయనే కాదు ఏ గ్రీన్ కలరనే కాదు ఏ కలర్ మిరపకాయయిన అంత ఉంటుందన్నమాట ఇంకా మేము అప్పుడు మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికెళ్ళేటపుడు కూడా పొద్దుతిరుగుడుపువ్వు చెట్లు కూడా మస్తుండేది రోడ్డు మీద పోతుంటే బస్లో పో తుంటే మస్తుగా అనిపిచ్చేదన్నమాట పొద్దుతిరుగుడుపువ్వు అయితే అసలసల ఈ పొద్దు తిరుగుడుపువ్వు ఎట్లా వస్తుంది ఎట్లా పుడుతుందని మా ఫ్రెండ్ని అడిగితే చెప్పింది తను పొద్దుతిరుగుడుపువ్వు గింజలనుంచి నూనెను తీసి అమ్ముతారంట అవి చాలా హెల్త్కి మంచిదీ అని చెప్పింది అంటే మళ్ళీ పొద్దుతిరుగుడుపువ్వుని ఇట్లా కూడా పిలుస్తారంట వాళ్ళ సైడు ఏమని అంటే సూర్యకాంతం పువ్వంటే అదీ పువ్వంటే సూర్యుడు ఎటు సైడుంటే పు ఫ్లవర్ కూడా అటు సైడ్ డైరక్షన్లోనే మలతుందంట అటు సైడే మలతుందంట అందుకే దాన్ని సూరకాంతం పువ్వని కూడా అంటారంట ఇన్ ఇందులో కూడా ఈ ఈ ఈ ఆయిల్ కూడా మంచి హెల్త్ పరంగా ఆరోగ్యంగా ఉంచుతుందన్నమాట ఎట్లాంటే నూనెలో గింజలనుంచి తీసిన నూనెని మనకు మన నూనెని తీసుకోవడం వల్ల మన బాడీలో ఎలాంటి రోగాలున్నా నయమవుతుందంటా మళ్ళీ గింజలలో కాలిష్యం మళ్ళీ ఎక్కువుంటుంది కాలిష్యం పుష్కలంగా ఉంటుందినాకు తెలిసినంతవరకు మళ్ళీ స ఇవీ ఈ గింజలనేవి చాలా ఎక్కువుంటాయి ఒకటే ఫ్లవర్లో చాల ఎక్కువ వస్తాయి అన్నమాట ఇది చాలా వరల్డ్ అంటే భారతదే నం దేశం మొత్తాన చాలా ప్రసిద్ధి గాంచినదన్నమాట ఇవి దీనితో పాటు ఇది మొక్కజొన్న గోధుమలు ఇది ఇవన్నిటితో పాటు ఇది కూడా పెంచుతుంటారన్నమాట సేమ్ అది ఎలా పెంచుతారో ఇదీ కూడా అట్లనే పెంచుతారు కాకపోతే ఇదీ ఎక్కువ మోతాదులో కనిపించవన్నమాట చాలా తక్కువ మంది దీనిని సాగుచేస్తుంటారన్నమాట ఇప్పుడు ఎక్కువ మంది సాగుచేయలేరు దీనిని ఎందుకంటే చాలామందికి తెలియదసలు దీనిని ఎట్లా సాగుచేయాలి ఏంటిది అని అందుకే తక్కువమంది సాగు చేస్తుంటారన్నమాట ఇదీ ఈ ఫ్లవర్ ఎందుకో అంటే ఈ ఈ ఫ్లవరెందుకో ఒకటి గ్రీన్ కలర్గా ఒకటుంటుంది అది కూడా పువ్వుకి అదేం చేస్తుందంటే అది కూడా పువ్వుకి కలర్ ఇస్తుంటుందన్నమాట అంటే పువ్వుని దాన్ని సైడు ఇట్లా కలరిప్పిస్తూ ఉంటుంది పువ్వుకీ ఎల్లో కలరు పెటల్స్ నుంచి పొద్దుతిరుగుడుపువ్వుని ఇంకా చాలా రకాలుగా ఉపయోగిస్తుంటారు కొందరు సన్ఫ్లవర్ ఆయిల్ అని ఇంకా అంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అయ్యో డిఫర్ కొత్త వి ధా చాలా విధాలుగా ఉపయోగిస్తుంటారన్నమాట ఈ పొద్దుతిరుగుడుపువ్వుని అలాగే నేను విన్నాను పొగాకు ఉత్పత్తి చేయడమనేది ఈ పొగాకంటే అసలెట్లుంటుందంటే ఇది అది ఎట్లాంటే బీడీలు చుట్టాలు సిగరెట్లు గట్టటానికి ఈ పొగాకు బాగ ఉపయోగిస్తుంటారన్నమాట ఈ పొగాకు ఎట్లాంటే మనుషుల ప్రాణాలకు హానిచేస్తుంటుంది మళ్ళీ దీన్ని తీసుకోవడంవల్ల అనారోగ్యానికి గురవ్వడమే కాకుండా అసలారోగ్యంగా ఉండనే ఉండం మనం నే ఇప్పడికి మా బాబాయ్ యూజ్ చేస్తుంన్నాడు మేము ఎన్ని సార్లు చెప్పినా విననే ఉనడు ఆయన ఇది యూజ్ చేయడం వల్ల మా బాబాయ్కి నోటి అంటే నోరంతా ఇట్లా ఖరాబయి మాట్లాడానికి కూడా రాలేదసలు ఆయన కొన్ని రోజులు మొత్తం నోరంతా చెడిపోయి మాట్లాడానికి కూడా రాలేదు దీనివల్ల మస్తు క్యాన్సర్లొస్తాయి అసలు నోటి క్యాన్సరని హార్ట్ క్యాన్సరని చాలా క్యాన్సర్స్ వస్తాయి పొగాకు తీసుకోవడం వల్ల దీన్ని మన ఇండియా బ్యాన్ చేసినా కూడా కొందరు అంటే లాభానికి ఆశపడి కొందరు చాలా వరకు ఉత్పత్తి చేస్తూనే ఉన్నారు కానీ ఇది తీసుకోడంవల్ల మనకు ఉపయోగం కాకుండా అన్నీ అనారోగ్య సమస్యలే తెచ్చి పెడుతుంది నోటి క్యాన్సరని గొంతు క్యాన్సరని కొందరికయితే ఊపిరితిత్తుల క్యాన్సర్ కూడా వస్తుంది ఎందుకంటే ఇది అంత డేంజర్ చేస్తుందన్నమాట ఫస్టు నార్మల్గా నోటి కాన్సర్ వస్తుంది తర్వాత లోపటున్న పార్ట్స్ అన్ని ఖరాబయితాయి లోపటున్న అవయవాలన్నీ దెబ్బతిని మొత్తం మనిషే పనికిరాకుండా అయిపోతారు కనీసం వాళ్ళ అవయవాలు వేరే వాళ్ళకి దానం చేయడానికి కూడా ఉపయోగం లేకుండా అయితుంటాదన్నమాట అట్లా చేస్తుంటుంది ఈ పొగాకు దీనివల్ల అసలు వాళ్ళింటోళ్ళకే కాకుం వాళ్ళకే కాకుండా వాళ్ళింటి వాళ్ళకి కూడా సమస్య సృష్టించే రకం అన్నమాట ఇది ఒక్కసారి ఎడిక్టయితే మళ్ళీ ఇంకోసారి దాని నుంచి బయటపడే మార్గమే ఉండదు అంత కాలం ఎడిక్ట్ చేస్తుంటుందన్నమాట దీ ఇది పొగాకు అంటే ఓన్లీ చుట్ట బీడీలే కాకుండా మమ్మీ వాళ్ళ అంటే అమ్మ వాళ్ళంత ఏజ్ వాళ్ళు ఉన్నవాళ్ళు కూడా దీన్ని వేరే రకం కూడా ఉపయోగిస్తుంతారు ఎట్లా అంటే ఆకేసుకుంటరు వాళ్ళు ఆకేసుకునేటప్పుడు అందులో కట్టే అని ఒకటేసుకుంటరు కట్టే కూడా దీని ద్వారానే వస్తుంటుందన్నమాట అదికూడా డేంజరే అదేసుకోవడం వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ పేస్ చేయాల్సి ఉంటుందన్నమాట ఇంత చెప్పిన మా బాబాయ్ అయితే ఇప్పుడికి మారలేదు ఆయన ఇంకా తింటూనే ఉన్నాడు ఆయన నోరరు ఖరాబయ్యింది ఇప్పుడికి నోట్లో అంతా దవడలన్నీ చెడి మొత్తం అసలు మాటలు రాకుండా అయ్యింది కనీసం ఫుడ్డు ఆయన ఆయన ఓన్గా ఆయన అన్నం తినకుండా కూడా అయ్యింది ఎన్ని సార్లు బాబాయ్ మరి పిల్లలెట్ల అని చెప్పినా కూడా అస్సలాయన విననే వినడు అంతగానో ఎడిక్ట్ అయిపోయిండు అసలు పట్టిచ్చుకోనే పట్టిచ్చుకోడు నాకు కాదు చెప్పిది అన్నట్టే ఉంటాడన్నమాట మా ఎ ఎక్కువ దీన్ని ఇట్లా ఎవరు తీసుకుంటారంటే ముసలోళ్ళు బాగా తీసుకుంటారు చుట్టలు ముసలోళ్లు బాగా తాగుతారన్నమాట వాళ్ళకేంటిదనంటే అప్పట్లో అదొక ప్యాషన్లా ఉండేది అందుకే వాళ్ళెక్కువ తాగుతరది పొగాకు దీన్ని అసల ఎట్ల ఎట్ల పెంచుతారనంటే నాకు తెలిసినంతవరకు ఎట్లా పెంచుతారంటే దీన్ని ఇట్లా చెట్లు నార్మల్గానే పెంచి వాటికొచ్చిన ఆకులన్నీ ఎండపెట్టి ఎంపెట్టిన ఆకులతో పొగాకనేది తయారుచేస్తారు దీనిద్వారానే ఇది బాగా బాగా ప్రసిద్ధి చెందిందన్నమాట అంటే చాలా ఫేమస్ అయ్యింది ఇది అందుకే దీన్ని వల్ల చాలా ఉప్ ఆ ఉపయోగాలుగాకుండా దీనివల్ల ప్రాణనష్టం ఎక్కువుందసలు చిన్నపిల్లల కాడినుంచి పెద్దల వరకు చాలా మంది ఎడిక్ట్ అయిపోతారు అసలు దీనికి ఈ పొగాకు వల్ల